హలో అండి మేము ఇంతకముందు ఆర్డర్ చేసింది ఫుడ్ సాల్ చాలా బాగా అసల అసహ్యంగా ఉంది అందులో బొద్దింక గానీ ఏవేవో వచ్చాయి కొంచెం టేస్ట్ లేదు ఇలాంటి ఫుడ్డుని మీరస్సల మాకు ఎలా అందిస్తారండి మాకిది ఫుడ్ నచ్చలేదు నచ్చట్లేదు ఆర్డర్ క్యాన్సిల్ చేయండి ప్లీస్ ఈ ఆర్డర్ మాకొద్దు